రోజువారి సంభాషణలో వాడే తెలుగు భాషలోని సాధారణంగా మనం ఉపయోగించే పదాలు ఏవిటంటే ఎవరైనా ఎదురుపడితే నమస్కారమని చెప్తాము ఇంకా మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మీకు ఏం కావాలి నేను మీకు ఎలా సాయపడగలను అనేసి ఎక్కువగా అడుగుతాము అదే మనం రోజూ కలిసే వారితోనంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఇలాగ వచ్చావు అనేసి ఎక్కువ వాడుతూ ఉంటాము అలాగే పరిచయం లేని వ్యక్తులతోని అయితే మనం పరిచయం చేసుకొని నా పేరు ఇదండీ మీరు ఎక్కడ నుండి వచ్చారు మీకేం కావాలి ఇలాగ వాడుతాం అలాగే ఇంకా చెప్పాలి అనేసి అంటే మనం ఎక్కువగా వాడుకలో ఉన్నవి పదబంధాలు లాటివి అనేసి అంటే మనము ఏవన్న మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇది అంతే ఇలాగే జరుగుతుంది ఇది అంతేనా ఇంకా ఏం చేయగలము దీనివల్ల మనకి ఏమి వస్తుంది ఏమి కారణమై ఉంటుంది మీరు చేస్తారా దానికి కారణం చెప్పగలరా ఇలాగా రకరకాల పదాలు మనము వాడుతూ ఉంటాము ఇంకా కొత్త వ్యక్తులతోని అయితే ఇంకా చెప్పాలి అంటే మనము వాళ్ళకు పరిచయం చేసుకొని వాళ్ళ నుంచి మనకి సమాధానాన్ని రాబట్టడాన్ని బట్టి కొన్ని పదాలు చెప్తాం